తెలుగు భారతదేశంలోని ప్రముఖ భాషలల్లో ఒకటి ఇది దక్షిణ భారతదేశంలో ప్రధానంగా మాట్లాడే భాష తెలుగు తెలుగు భాష ద్రావిడ భాష కుటుంబాలకు చెందుతుంది ఈ కుటుంబంలో తమిళం కన్నడ మలయాళం కూడా ఉంటాయి

అలాగే వ్యాకరణంలోనూ కొన్ని దగ్గరలో ఉన్న అంశాలు ఉంటాయి ఉదాహరణకు క్రియా పదాలు చివర వచ్చే పద్ధతి ద్రావిడ పదాలకు సవర్ణదీర్ఘం కానీ తెలుగు భాషలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి తెలుగులిపి ఒక ప్రత్యేకమైన అక్షర రూపం కలిగినది ఇది కన్నడం లిపితో పోలిస్తే కొంతవరకు పోలికలు ఉన్నాయి పూర్తిగా భిన్నంగా ఉంటుంది అలాగే తెలుగులో ఎక్కువ శబ్దాలలు శబ్దాలు స్వరపరమంగా ఉంటాయి అలాగే తెలుగులో ఎక్కువ శబ్దాలు స్వరపరంగా ఉంటాయి అందుకని దీనిని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పిలుస్తారు తెలుగు భాషలో సాంస్కృతిక భాషలలో కూడా ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది తెలుగులో చాలా మంచి పదాలు సంస్కృతం నుంచి తీసుకున్నవి ఇది ఇతర ద్రావిడ భాషలతో పోలిస్తే ఒక ముఖ్యమైన తేడా ఉదాహరణకు తమిళ్లో సాంస్కృతిక పదాలు తక్కువగా వాడుతారు ఇంకా తెలుగులో భాషా శైలిపై చాలా మృదువుగా ఉంటుంది మాట్లాడేటప్పుడు ఒత్తులు తక్కువగా వినిపిస్తాయి ఇది తెలుగు భాషను మెల్లగా మధురంగా వినిపించేలా చేస్తుంది ఇలా చేస్తే తెలుగు ఇతర భాషల నుండి భిన్నంగా కూడా ఉంటుంది పోలికలు కూడా కలిగి ఉంటుంది ఈ భిన్నత్వాలను మరియు పోలికలను భారతదేశ భాషల సౌందర్యంగా మరియు వైవిధ్యాన్ని చూపిస్తాయి